జనం అనేక న్యూస్ పేపర్లు చదువగలిగే లైబ్రరీలు చాలానే ఉన్నాయి మా ప్రాంతంలో మా ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్ల ప్రాంతం మేర ఒక లైబ్రరీ ఉంది అది ప్రభుత్వంచే స్థాపించబడింది దానిలో అన్ని రకాల వార్తాపత్రికలు ఉంటాయి అదే కాకుండా అది అనుదినము తెరిచే ఉంటుంది కానీ ఆదివారం మాత్రము ఉండదు అయితే దానిని ఆదివారం కూడా చదువాలి అనుకుంటే అక్కడ ఎల్లప్పుడూ పేపర్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది దాని వల్ల అక్కడికి వెళ్ళి మనం పేపర్ చదువాలి అనుకుంటే చదువచ్చు అంతేకాకుండా అక్కడ అనేక రకమైన పుస్తకాలు కూడా దొరుకుతాయి అవన్నీ భారతదేశం యొక్క చరిత్రను మరియు దేశాన్ని ఎలా ఇతరుల నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి లేదంటే ఇదివరకు రాజులు ఎలా పరిపాలించారు అని అనేక చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అంతేకాకుండా సైన్సు బుక్కులు కూడా ఉంటాయి వాటి నుంచి మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ చాలా నేర్చుకుంటూ ఉంటారు అయితే కాలక్షేపానికి పెద్దవాళ్ళు వెళ్ళి అక్కడ పత్రికలను చదువడం లేదంటే వార్తాపత్రికలను అనుదినము చూడడం వంటివి చేస్తారు దాని వలన వాళ్ళు సాయంకాల సమయాన్ని ఆనందంగా గడుపుతారు అప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళతో అందరూ కూడా మాట్లాడుకోని వారి వారి యొక్క సంబంధాలను పెంచుకోవడానికి ఆ లైబ్రరీ చాలా మాకు ఉపయోగంగా ఉంది